నేను తీసుకున్న మొదటి వస్తువు హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ చాల అరుదైన ధరలకే నాకు లభించింది అలాగే ఈ హ్యాండ్ బ్యాగ్ యొక్క నాణ్యత చాలా బాగుంది నాణ్యతను అనుసరించటంలో ముందు ఉన్నది ఈ నాణ్యత చాలా బాగుంది దీని కోసం ఉపయోగించిన వస్తువు ఏదైతే ఉందో అది చాలా బాగుంది నాణ్యతగా ఉంది ఇది నాకు తెలిసి బహుశా ఎక్కువ రోజులు రావచ్చు వాడడానికి చాలా సులభంగా ఇది ఉంది చాలా తేలిక పాటు గాను కూడా ఉంది